సాంకేతికత వల్ల కొన్ని హానికర దుష్ప్రభావాలు నేను గమనించాను ఆరోగ్య సమస్యలు చాలా సమయం స్క్రీన్లను చూడటం కళ్ళు మెడ మరియు వెన్నుముకకు సమస్యలకు దారితీస్తుంది అదనంగా ఆన్లైన్లో ఎక్కువ సమయం గడపడం అధిక బరువు ఊబకాయం మరియు మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు సాంకేతికత మనల్ని ఒకరి నుండి ఒకరు దూరం చేయగలదు మేము స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మరింత తక్కువ సమయం గడపడం మరియు మరింత సామాజికంగా విచ్ఛిన్నం అవ్వడం ప్రారంభించవచ్చు సాంకేతికత మనపై చాలా ఆధారపడి ఉంటుంది మేము మా ఫోన్లు కంప్యూటర్లు మరియు ఇతర సాధనాలను రోజువారీ జీవితంలో అనేక విధాలుగా ఉపయోగిస్తాను ఈ సాధనాలు లేకుండా మేము ఏం చేయాలో మనకు తెలియకపోవచ్చు సాంకేతికత ప్రభావాలకు దారి తీయవచ్చు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ను ఉపయోగించడం ప్రమాదకరమైనది మరియు ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వ్యక్తిగతను హానికరం చేస్తుంది సాంకేతికత యొక్క దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం మనం సాంకేతికతను తెలివైన మరియు బాధ్యతాయుతంగా ఉపయోగించడం ద్వారా ఈ ప్రయా ప్రమాదాలను తగ్గించవచ్చు మీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి ఒక రోజుకు రెండు గంటలకు మించి స్క్రీనింగ్లను చూడకూడదని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సిఫార్సు చేసింది మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపండి ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు బయట గడపడానికి ప్రయత్నిదాము సాంకేతికతను మితంగా ఉపయోగించడం మీరు ఒక పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మీ ఫోన్ను ఆపివేయండి మీ సామాజిక మరియు ఆరోగ్య సంరక్షణ గురించి జాగ్రత్త తీసుకుందాము